వ్యక్తులు మొదట గీయడం ప్రారంభించినపుడు చాలానే తప్పులు చేస్తారు అందులో మొట్టమొదటిగా పెన్సిల్ పట్టుకోవడం దగ్గర నుంచి మొదలు అవుతుంది కొంత మంది గట్టిగా పట్టుకోవడం వల్ల పెన్సిల్ ముళ్ళు విరిగిపోవడం బొమ్మ చెడిపోవడం లాంటివి జరుగుతుంది అలా అని సరిగ్గా పట్టుకోకపోవడం వల్ల బొమ్మ ముద్రణ సరిగ్గా జరగదు కొంతమంది ముద్రించింది గీయడం వల్ల దానిని తరువాత జరుపుకొనే అవకాశం ఉండదు దాని వల్ల ముఖ్యంగా పేజీ చిరిగిపోవడం రకరకాల పెన్సిల్స్ వాడడం వల్ల బొమ్మ సరిగ్గా రాకపోవడం అలాంటివన్నీ జరుగుతాయి మొట్టమొదటిగా బొమ్మ సరిగ్గా గీయాలనంటే పెన్సిల్ సరిగ్గా పట్టుకొని తిక్గా కాకుండా సాధారణంగా పెన్సిల్ని పట్టుకొని గీయడం మంచిది దాని వలన పేజ్ కూడా పాడవకుండా ఉంటుంది దీన్ని నివారించడానికి ముఖ్యంగా సాధన చేయాలి సాధన ఎంత మంచిగా ఉంటే మనకు ఫలితం అంత మంచిగా ఉంటుంది